తెలుగు భాష ఒక అద్భుతమైన భాష ఇది దాని సున్నితమైన ధ్వని సమృద్ధమైన వ్యక్తీకరణ మరియు సుదీర్ఘమైన చరిత్రకు ప్రసిద్ధి చెందింది తెలుగు భాష నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉండవచ్చు ఎందుకంటే ఇది ఒక సంక్లిష్టమైన భాష అయితే ఇది చాలా బహుమతిని ఇస్తుంది తెలుగు భాషను నేర్చుకున్న తర్వాత మీరు భారతదేశంలోని ఒక అద్భుతమైన సంస్కృతి మరియు చరిత్రను అన్వేషించగలరు తెలుగు భాషను ఇతర భాషలతో పోల్చినప్పుడు ఇది కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది తెలుగు భాష స్థానిక భాష ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడబడుతుంది తెలుగు భాష ఒక ద్రావిడ భాష ఇది ఇతర ద్రావిడియన్ భాషలతో దగ్గర సంబంధం కలిగి ఉంది వీటిలో తమిళం కన్నడ మరియు మళయాళం ఉన్నాయి తెలుగు భాష అనేక విధాలుగా ఇతర భాషల నుండి భిన్నంగా ఉంటుంది తెలుగు ఒక సున్నా అక్షరాల భాష ఇది సంఖ్యలను రాయడానికి అక్షరాలకు ఉపయోగించబడుతుంది తెలుగు భాష ఒక టోనల్ భాష అంటే ఒక పదం యొక్క అర్ధం దాని టోన్ ద్వారా మారవచ్చు ఇది తెలుగు భాషకు ఉన్న గొప్పతనం